సార్ లిటిల్ రోజ్ హై స్కూలా

గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మా పిల్లలు మన స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం సార్ ఇద్దరు సార్ ఒకరు ఎల్కేజీ ఒకరు సెకండ్ స్టాండర్డ్ సార్ కట్టమంచి దగ్గర సార్ న్యూ ఇయర్ స్కూల్లో చేర్పించాము ఇప్పుడు మన స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం సార్ ఇప్పుడు ఎల్కేజికి ఎంత ఫీజు సెకండ్ స్టాండర్డ్కి ఓకే అండి ఇప్పుడు యూనిఫామ్ మీరే ఇస్తారా మేము బయట తీసుకుని స్టిచ్ చేసుకోవాలా ఓకే అండీ ఇప్పుడు బుక్స్ ఓకే అండీ బుక్స్ మీరు ఇస్తారా బయట కొనుకోవాలా ఓకే అండీ ఇప్పుడు మాకు ఓకే అండీ ఓకే అండీ ఎప్పుడండీ లాస్ట్ డేట్ అడ్మిషన్ క్లోజింగ్ ఓకే అండీ వ్యాన్ అవై అవైలబుల్లో ఉందా అండీ స్కూల్ టైం అంటే ఎలా పే చెయ్యాలి అదే టర్మ్లీనా ఎట్లా ఇయర్లీ ఒన్స్ పే చేయొచ్చా

ఓకే ఓకే మా అడ్రెస్స్ కట్ట కట్టమంచి దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదండీ దాని పక్కన స్ట్రీట్ ఓకే అండీ ఓకే అండీ ఓకే సార్ థ్యాంక్ యూ